రుణాలు మరియు సబ్సీడీలు రైతులు ప్రభుత్వం నుండి అందుబాటులో ఉన్న ప్రయోజనాలు మరియు రుణాలు రైతులకు తక్కువ వడ్డీతో రేట్లలో కృషి రుణాలు అందిస్తారు ఈ రుణాలు విత్తనాలు ఎరువులు పంట రక్షణ సామాగ్రి మరియు ఇతర కృషి అవసరాలు కొరకు ఉపయోగపడతాయి భీమా పథకాలు పంటలు నష్టం సహజ విపత్తులు వంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక రక్షణ అందించాల్సినవి అందించడాకి వివిధ పంట భీమాలు పథకాలు అమలు చేయబడుతున్నాయి సబ్సీడీలు ఎరువులు విత్తనాలు పంపులు మరియు సాగు యంత్రాలు సబ్సీడీలపై అందిస్తారు ఇవి రైతుల ఖర్చులు తగ్గించి అధిక భారాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి వీటివల్ల ఇవి చాలా సహాయపడం వల్ల రైతులు అధిక అధిక నెంబర్లో పంటను పండించి వాళ్ళకు చాలా ఉపయోగపడంగా పండించుకుంటారు సాగునీటి సౌకర్యాలు సాగునీటి కొరకు చెరువులు బోర్డులు మరియు కాలవులు నిర్మాణంలో సహాయపడే పథకాలు కూడా ఉన్నాయి రైతులకి ఇంకా అవసరమైనవి సమకాలీన సాగు పద్ధతులు సాగు పద్ధతులు మరియు ఆధునిక సాగు టెక్నాలజీ గురించి శిక్షణ మార్కెట్ యాక్సిస్ తమ పంటలకు మంచి ధరలు పొందడానికి మార్కెట్ సులభ ప్రాప్యత అలాగే ఆర్థిక సహాయం పెట్టుబడి కొరకు మంచి సంక్షోభ సమయాల్లో ఆర్థిక సహాయం పరిశోధన మరియు అభివృద్ధి వ్యవసాయ పరిశోధన మరియు పంటల అభివృద్ధిపై పెట్టుబడులు దీనివల్ల రైతులు అధిక ఉత్పాదనను సాధించగలరు విద్యుత్తు మరియు ఇంటర్నెట్ సౌకర్యాలు ఆధునిక వ్యవసాయ పరికరాలు మరియు ఆన్లైన్ వ్యవసాయ సమాచారం కొరకు సులభ ప్రాప్యత అలాగే ఇప్పుడు మనకి సున్నా వడ్డీ ఇవ్వడం ద్వారా చాలా వరకు రైతులు లక్ష రూపాయలు వరకు పంట రుణాలు తీసుకుని నిర్ణీత సమయాల్లో అనగా పంట రుణమ పంపిణీ చేసిన తేదీ నుండి గరిష్టంగా ఒక సంవత్సరం లోపు రుణాలు తిరిగి చెల్లించిన రైతులందరికీ ఇది వర్తిస్తుంది అలాగే వడ్డీ కలిగిన రైతులు రాయితీ నేరుగా బ్యాంకుకు పదు ఖాతాల్లో జమచే జమచేయడమయినది దీనివల్ల రైతులకు రుణ వడ్డీ తగ్గి వాళ్ళు ఇంకా ఎక్కువ పంటను పంటను పండించడానికి చాలా ఉపయోగపడుతుంది రైతుల అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఎక్కువ మంది రైతులకు సంక్షిప్త రుణాలు పొందేలా చూడడం చిన్న సన్నకారు మరియు వాస్తవ సాగుదారు రైతులు ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ పదవి ప్రయోజనాలను నేరుగా రైతు పొదుపు ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించడం వడ్డీ రాయితీ చెల్లింపుల విషయంలో ఎటువంటి అలస్యానికి తావు లేకుండా పంటకాలం పూర్తయిన వెంటనే సున్నా పంట రుణాల వడ్డీ రాయితీ రైతుల ఖాతాలో నేరుగా బదిలీ చేయబడుతుంది రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే గుణాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రుణ గ్రహీత కళల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద లబ్దిదారుల జాబితాను ప్రదర్శించడం ద్వారా పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి రైతులతో చైతన్యం కల్పించి ఈ పదవి ప్రయోజనం పొందుకు వీలు కల్పించడం